దిస్ కాల్ ఇస్ నౌ బీయింగ్ రికార్డెర్డ్

ఎవరండీ అవునండి ఏం కావాలండి రెడీ నండి ప్రెసెంట్ అయితే అన్నీ రెడీ గానే ఉన్నాయండి చికెను మటను ఫ్రాన్సు ఏం కావాలి అండి మీకు చికెన్ వింగ్స్ లాలీపాప్ బోన్స్ బోన్ లెస్ మావిధపు మటన్ అయితే దమ్ము ఉలవచారు ఉన్నాయండి ఏమి ఎక్కండి ఎందండి కాస్ట్ ఉలవచారు మటన్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి మీకేం కావాలండి ఓకే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిద్దండి డెలివరీ ఓకే ఓకే చెప్పండండి అడ్రస్ ఎక్కడండి ఓకే మీరు లొకేషన్ అప్లోడ్ చేయండి నా దాంట్లోకి యాప్ లో యాప్ లో లొకేషన్ అప్లోడ్ చేయండండి ఏంటండీ మది ఇక్కడ మా దగ్గర స్పెషల్ వచ్చేసి మావిదర్భారు ఉంటుందండి స్పెషల్ బిర్యానీ ఓకే త్రీ చాలా అండి పేమెంట్ చేస్తారా అండి లేదండి అంటే ఫైవ్ హండ్రెడ్ లోపు అయితేనే ఉంటుంది కాష్ ఆన్ డెలివరీ ఎంత టోటల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ అండి